అవునన్నా చెప్పండి అంటే మీరు ఐఓయస్ వెతుకుతున్నారా యాండ్రాయిడ్ ఫోన్ వెతుకుతున్నారా యాండ్రాయిడ్లో ఎంత బడ్జెట్లో కావాలండీ మా దగ్గర పదివేలవి ఉన్నాయి ఐదువేలవి ఉన్నాయి ఇరవై వేలవి ముప్పై వేలవి అలా రకాలున్నాయి మీకు ఎంత బడ్జెట్లో కావాలి ఇప్పుడు అంతా ఫైవ్ జీ నడుస్తుంది అండీ పదిహేను వేలలో అంత ఫైవ్ జీ ఫోన్ రాదు మీరు కొంచెం ఎక్కువ పెట్టగలుగుతారా పదిహేను వేలక్కూడా ఉంటాయి కానీ మిగతా ఫ్యూచర్స్ ఆ మొబైల్ ఫోన్లకి బాగా ఉండవు ఈ యొక్క ఇరవై ఇరవై ఐదు వేలు పెడితే అలా బాగొస్తాయండి మీరు రెడ్మీ రియల్మీ శామ్సంగ్ ఏదైనా ఏం కాదా మీకేమైనా బ్రాండ్ ఇదే కావాలి అని ఏమన్నా ఉందా ఒక్క నిమిషం ఆగండి వెతుకుతున్న ఈ మధ్యలో రియల్మీలో కొత్త మోడల్ లెవన్ ఎస్ అని రిలీజ్ అయింది ఇరవై వేలకి సూపర్ యాండ్రాయిడ్ డిస్ప్లే సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్ ఉంటుంది బాగుంటుంది వన్ ఇయర్ వారంటీ కూడా ఉంటుంది ఒకసారి చూపించమంటారా ఇక్కడినే అండీ హైదరాబాద్లో బానే వస్తదండీ అర్ధ గంట పెడితే ఆరేడు గంటలు వచ్చేస్తుంది మన వాడకం బట్టి తొందరనే అవుతుందండీ పదిహేను నిమిషాల్లో యాభై యాభై అరవై అవుతుంది ముప్పై నిమిషాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవుతుందండి మీరు పది పది నిమిషాలు బయట అర్జెంట్ ఉన్నప్పుడు ఐదు నిమిషాలు పెట్టీ బయటకెళ్ళొచ్చు మా దగ్గర టూ ప్లాన్స్ ఉన్నాయి టూ ప్లాన్స్ ఉన్నాయండి సిక్స్ మంత్స్ ప్లాన్ టువల్ మంత్స్ ప్లాన్ ఉంది కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ అనేది సిక్స్ మంత్స్ దాని మీద ఫైవ్ పర్సెంట్ టువల్ మంత్స్ దాని మీద టెన్ పర్సెంట్ అండి మీరు అవైలబుల్గా ఉంటే షాప్ దగ్గరకచ్చి ఒకసారి చూడండి ఓకే అండి